నేను ఆఫీసు ల్లో సవాళ్ళతో కూడిన ఏదైనా ప్రాజెక్ట్ లేదా పనిని ఎదుర్కొన్న సమయంలో నేను ఎలాగా దాన్ని చేరుకున్నానో ఇంకా ఎలాగ చేరుకున్నానో దాని గురించి మీకు చెబుతాను అలాగే దాన్ని నేను ఎలా చేయగలిగానో కూడా చెబుతాను అయితే నేను చేసే కొన్ని పనులలో మీకు వివరిస్తాను అయితే ఆఫీస్ సమయాలలో ఎన్నో సవాళ్ళు తగులుతూ ఉంటాయి అయితే ఆ సవాళ్ళు చేరుకోవడానికి దాని ఆ పని చేయడానికి కొన్ని రహస్యమైన కోడింగ్లు ఇంకా కొన్ని పనులు చి కొన్ని చిట్కాలు ఉంటాయి ప్రజల్ని మోసం చేయడం కాదు కాని సాధారణంగా ధైర్యంగా ముందుకి నడుచుకునే పని అయితే ఉండాలి దీని వలన మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే మనము ఆఫీసు ల్లోనూ కోడింగ్ ఉన్నప్పుడు మనం చేసే ప్రాజెక్టు కు మన మేనేజర్ సహాయం ఇంకా మన ఫ్రెండ్స్ సహాయం కూడా కావాలి ఈ సహాయం వలన మనము చాలా ఆనందంగా మన ప్రాజెక్టు చక్కగా చేసుకోవచ్చు అలాగే ఆఫీసు ల్లోనూ ఈ ప్రాజెక్ట్లు ఇంకా పనిని చేసుకోవడానికి సమయం గురించి ఆ సమయంలో నేను మా ఫ్రెండ్స్ తోనూ ఎవరితోనూ యుద్ధం చేయకుండా ఎవరికైతే సా సహయం సవాళ్ళు ఇచ్చానో వాళ్ళతో పోరాడడానికి నా ఫ్రెండ్స్ ఇంకా నా మేనేజర్ సహాయం తీసుకున్నాను నా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి వారే సహాయం చేశారు నా తల్లితండ్రుల ధైర్యం ఇంకా నా గురువుల ప్రోత్సాహం వలన నేను ఇంత ముందుకి వచ్చాను అలాగే అటువంటి సమయంలో నాకు ధైర్యం ఇంకా కుటుంబ సహాయం ఇంకా ఫ్రెండ్స్ మంచి హృదయంతో ఉన్నవాళ్ళు అందరూ నాకు ఎంతో సహాయం చేశారు దీన్ని నేను చేయగలగడానికి వారే కారణం